మేము ట్రైన్ లైన్ రన్లో పాల్గొన్నాము ట్రైన్ లైన్ వర్క్అవుట్ని ప్రయత్నించాము అండ్ ఫిట్గా ఆరోగ్యంగా ఉన్నాము రన్నింగ్ చాలా ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది రన్నింగ్ చేయడం ఒక ఎక్సర్సైజ్ దీన్ని తరచూ చేయడం వల్ల మనిషి ఆరోగ్య స్థితి ఇమ్యూనిటీ బలపడుతుంది ప్రస్తుత కాలంలో మనం కరోనాతో చాలా ఇది చేస్తున్నాము కరోనాని తగ్గించాలి అంటే మనుషులకు ఫిజికల్ ఆక్టివిటీస్ ఉండాలి ఫిజికల్ ఆక్టివిటీస్లో ముఖ్యమైనది రన్నింగ్ ఆరోగ్యంగా ఉండడానికి రన్నింగ్ చాలా తోడ్పడుతుంది రన్నింగ్ వల్ల చాలా మంది వాళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నారు అండ్ డైలీ వాక్ చేయడం వల్ల రన్ చేయడం వల్ల మనిషి యొక్క దినచర్య బాగా మెరుగుపడుతుంది బాగా ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉంటున్నారు మరియు డైలీ రన్ చేయడం వల్ల ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెరుగుతాయి అండ్ వర్కౌట్ చేయడం వల్ల కూడా ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి రన్నింగ్ చేయడం వల్ల మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనిషి చాలా ఉత్సాహంగా ఉంటాడు ఫిట్గా ఉండడానికి ఆరోగ్యంగా ఉండడానికి రన్నింగ్ చాలా సహాయపడుతుంది అండ్ మరియు బాగా చ డేని ఉత్సాహం చేయడానికి కూడా ఉపయోగపడిద్ది అండ్ స్ప్రింగ్ ఈవెంట్ వంటి ప్రత్యేక రన్నింగ్ వర్క్అవుట్ని వల్ల ఆ ఎక్విప్మెంట్ని యూజ్ చేయడం మన ఉన్న సమయాన్ని తగ్గించుకొని వ్యాయామాలు చేసుకోవచ్చు